చెప్పండి

అవునా మీరు ప్రీవియస్ ఎక్కడ ఉన్న వర్క్ చేశారా ఓకే మీరు ఎస్క్యూఎల్లు ఇంకా ఏం చేసుకున్నారు సెలీడం ఎస్క్యూఎల్ మీద మీకు ఉంది మీకు సర్టిఫికేషన్ అయిపోయిందా వీటి మీద ఓకే మీరు ఎప్పుడు పాస్డ్ ఔట్ అయ్యారు డిగ్రీ నుంచి ఓకే ఓకే మన కన్సల్టెన్సీలో మీకు సర్టిఫికెట్స్ ఉంటాయి కాబట్టి మీకు ప్రాపర్గా అయితే జాబ్ రావడం చాలా ఈజీ ఉంటుంది కానీ మీకు ఆప్టిట్యూడ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసే విధానం అయిన కానీ మాట్లాడే విధానం కొద్దిగా మీకు వచ్చి ఉండాలి ఐహోప్ మీకు వస్తుందని అనుకున్న ఒకవేళ మీకు అలాంటి ఏమన్న కొద్దిగా మీకు డిఫికల్ట్ ఉంటే మా ఆఫీస్ దగ్గర రండి మేము ట్రైన్ చేసి మరీ మీకు హెల్ప్ చేస్తాము మరి ఎప్పుడు వస్తారని అనుకుంటున్నారు

అవును మీకు ఇంటర్వ్యూ ఎలా అటెండ్ కావాలి హెచ్ఆర్తో ఎలా డిస్కషన్ చేయాలి ఏ విధంగా మీరు నెగోషియేషన్ చేయాలని కొన్ని కొన్ని బేసిక్ ఇంటర్వ్యూ పాయింట్స్ ఉంటయి కదా వాటిలో మేము ట్రైన్ చేస్తాం ట్రైన్ చేసి మా త్రూ వచ్చేవి అయితే కాంట్రాక్ట్స్ ఉంటాయో మా ద్వారా వచ్చే డ్రైవ్స్ అఫ్ కోర్స్ మేము పంపుతాం మీరు ఒకసారి సెలెక్ట్ అయినారు అనునుకోండి మీ మనీ మీకు రీఫండ్ కూడా చేస్తాం జస్ట్ ఒక ఇన్షియల్ అమౌంట్ మనీ పే చేయాలి ఒకసారి మీరు సెలెక్ట్ అయ్యారు అనునుకోండి మీ మనీ మీకు ఇస్తాం సో ఒకవేళ సెలెక్ట్ కాకపోతే డెఫినెట్గా రీఫండ్ అవుతాయి సెలెక్ట్ అయ్యారు అనునుకోండి మీకు జాబ్ వచ్చినట్టు టూ టూ త్రీ డేస్ బిజినెస్ చేస్తే అయిపోతుంది మీరు ఒక మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారు అంటే మీకు కం సంబంధించిన మొత్తం ప్రాసెస్ నేను చేస్తాను ఆఫీస్ మీరు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ దగ్గర ఆర్టీపీ మీరు డోర్ నెంబర్ ట్వల్వ్ దగ్గర పెద్దమ్మ గుడి వెనకాల ఉంటుంది మన సీఆర్ కన్సల్టెన్సెస్ మనది ఒక సారి వచ్చారు అనుకోండి మీకు ఏ విధంగా మీకు గైడెన్స్ కావాలో ఎటు వెళ్ళాలో మీర్ ఆల్రెడీ ఎస్క్యూఎల్ మీద మీకు సర్టిఫికేషన్ ఉంది కాబట్టి ఇటువంటి కంపెనీస్ మీకుపోతే బెస్ట్ ప్యాకేజ్ వస్తుందో ఫ్రెషర్స్కి కావాల్సిన సమస్తం మీకు ప్రాసెస్ అన్నికూడా మీకు హెల్ప్ చేస్తాం మేము ఎస్ మీ సర్టిఫికెట్స్ యా మీ మీ డేటాబేస్ సంబంధించిన సర్టిఫికెట్స్ మీరు చేసిన డిగ్రీస్ అవన్నీ స్లిప్స్ తీసుకురావాలి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీరు ఒకవేళ ఆధార్ ఉంటే చాలు మిగతా ఏమి అవసరం లేదు కానీ మీరు సర్టిఫికెట్ చేసిన అది కూడా తీసుకురండి ఓకే మిమ్మలని రేపు మీరు ఏ టైం అలా రాగలుగుతారు రేపు టెన్కి అలా వస్తారా సరే మరి మీ పే మీ నేము నేను అడ్రస్లో వేసుకుంటున్నాను మీ పేరు ఏంటి నవీన్ కదా సో ఈ నెంబర్కి నేను రేపు వాట్సప్ టెక్స్ట్ చేస్తాను మీరు వచ్చేయండి ఓకే థ్యాంక్ యూ